గుడ్ ఈవెనింగ్ మ్యాడమ్ చెప్పండి అవును ఆండీ బైక్ స్టోర్ నుంచి మాట్లాడుతున్నాము చెప్పండి మీకు ఏమి కావాలి అవునా అవున ఎన్ని డేస్ కావాలి మ్యాడమ్ మీకు బైక్ బైకు మ్యాడమ్ బైక్స్ అంటే మేము పర్ డేకి త్రీ ఫిఫ్టీ అలా ఇస్తాం అండి ఇట్లా వన్ మంత్ అంటే ఎలా అండి ఎక్కువ అవుతుంది అమౌంటు పర్ డే త్రీ ఫిఫ్టీ అండి బైక్కి పర్ మంతు టెన్ థౌసండ్ అలా అవుతుండి అండి మీకు ఏ బైక్ కావాలి హోండా అంటే ఒక నిమిషం మ్యాడమ్ నేను కాల్ క్యాల్కులేట్ చేస్తాను హోండా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఓకే మ్యాడమ్ వన్ మంత్కి హోండా ట్వంటీ థౌసండ్ అలా అవుతుండి అండి మైలేజా వన్ లీటర్కి సిక్స్టి కిలోమీటర్స్ వెళ్తుంది మ్యాడమ్ అది హోండా హోండా హోండా అడుగుతున్నారు కాబట్టి అది తక్కువ మైలేజ్ ఎక్కువ ఇస్తుంది తక్కువ పెట్రోల్కి ఇది అత్తాపూర్ హోండా షోరూమ్ అండి అంటే మా బ్రాంచెస్ నల్గొండలో అత్తాపూర్లో ఉన్నాయి మ్యాడమ్ హైదరాబాద్లో వచ్చి అత్తాపూర్లో ఉంది నల్గొండ డిస్ట్రిక్లో మాది ఇంకొక షోరూమ్ ఉంటుంది మ్యాడమ్ కొన్ని బ్రాంచెస్ ఉంటాయి

వేస్తాం కానీ మీకు బైక్ కావాలి అంటే లైసెన్స్ అండ్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఇవ్వన్ని ప్రూఫ్స్ మాకి చూపిస్తే మీకు బైక్ అప్రూల్ చేస్తాం అండి వన్ మంత్కి అదే ఉండాలి మ్యాడమ్ మరి మాకు ఏ ప్రూఫ్స్ లేనిది మేము నమ్మకంతో ఎలా ఇవ్వగలుగుతాం మ్యాడమ్ చెప్పండి మీరే ఓకే ఉన్నాయా మ్యాడమ్ ఓకే ఓకే ఉన్నాయంటే మీరు వచ్చి విజిట్ అవ్వండి మ్యాడమ్ ప్రూఫ్స్ అన్నీ తీసుకొనిరండి మేము బైక్ అప్రూవ్ చేస్తాము మ్యాడమ్ అడ్వాన్స్ మీరు రేపు ప్రూఫ్స్ తీసుకొని అడ్వాన్స్ తీసుకొనిరండి మ్యాడమ్ రేపు తీసుకోండి బైక్ వచ్చి ఓకే మ్యాడమ్ థ్యాంక్ యూ